హలో యా హలో అవునండి చెప్పండి నేనే ఇక్కడ హెడ్ కుక్ని యా గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే ఓకే అంటే మీరు అంటే రీసెంట్గా ఇక్కడకి వచ్చారా ఏంటీ అంటే ఎస్పెషల్లీ అది ఒక్కటే కావాలి అంటున్నారు కదా ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే యాక్చువల్గా మా హోటల్లో బేసిక్ ఏంటంటే రవ దోస చాలా స్పెషల్ అన్నమాట ఇందులో రవదోస తో పాటు ఆనియన్ రవ దోస కూడా వేస్తాము అలాగే ఇంకా ఏంటి ఆర్డర్ చేస్తానని అన్నారు మీరు ఫిల్టర్ కాఫీ ఓకే ఓకే మా హోటల్ యొక్క ఫేమస్ కూడా మెయిన్ ఫిల్టర్ కాఫీ చాలా మంది కూడా ఈ ఫీల్టర్ కాఫీ అండ్ రవ దోస మస్ట్ టేస్ట్ చేస్తారు మీరు కూడా ఆల్రడీ టెస్ట్ చేసాను అంటున్నారు కదా ఓకే ఓకే ఓకే అండి షూర్ సో ఎంత మీకు ఎన్ని కావాలో ఒకసారి నాకు చెప్తారా ఆర్డర్ తీసుకుంటాను ఓకే అంటే ఓకే ఓకే అంటే మీరు ఏదన్న అకేషన్ కోసం ఆర్డర్ చేస్తున్నారా ఆహా ఓకే ఓకే అండి షూర్ అలాగే దానితోపాటు మీకు చట్నీస్ ఏమైన కావాలండి

ఓకే ఓకే షూర్ అండి మీకు ఎప్పటిలోగా డెలివరీ చేయాలి ఇది ఎల్లుండి మార్నింగా అండి ఓకే షూర్ అండి ఓకే అండి సరే నేను మీకు టచ్ ప్రైస్ మొత్తం కంప్లిట్గా ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు వాట్సాప్లో నేను మీకు డీటేయిల్స్ సెండ్ చేస్తాను అండి ఓకే అండి థ్యాంక్ యూ